హలో చెప్పండి మీ అబ్బాయి మీ అబ్బాయి పేరేంటి ఏ క్లాస్ ఫోర్త్ క్లాసా లీవ్ కావాలా ఎందుకు అయితే లీవ్ కావాలానా మరి లీవ్ అంటే లీవ్ లీవ్ అంటే ప్రాబ్లం కదండీ ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి మరి మాట తప్పేది లేదు కదా మ్యాడమ్ మాట తప్పేది లేదు కదా మ్యాడమ్ అంటున్న ఓకే మ్యాడమ్ సరే ఇంటికి వచ్చి ఓసారీ స్కూల్కు వచ్చి కలవండి మ్యాడమ్ ఒక్కసారి స్కూల్కి వచ్చి కలవండి ఒకసారి కొంచం ప్రోగ్రెస్ కార్డ్ ఎగ్జామ్ ఉన్నా ఎగ్జామ్స్ పెట్టాం కదా ఒకదాని కూడా వద్దు అలా ఆ అబ్బాయి స్టడీ ఎలా ఉందో అది కూడా కనుక్కోవాలి కదా మీరు ఓకే వన్ డే లీవ్ కదా వన్ డే ఆ అబ్బాయి తన స్టడీ చదవకుండా మేము తెలుసుకున్నాం ఇంక మీరు ఆయనతోటి మాట్లాడాక నేను ఇచ్చేది ఇయ్యంది చెప్పేస్తా అప్పటి వరకు సరే మ్యాడమ్ తీసుకొచ్చి సరే మ్యాడమ్ ఇవాలా ఇవాలా ప్రాక్టికల్స్ చెప్తాను

ఫోర్ థర్టీ వరకు రండి ఫోర్ ఓ క్లాక్ స్టడీ అవ మన స్కూల్ అయిపోతుంది ఈ పిల్లలు అందరు వెళ్ళిపోయిన ఇస్తాం ఇస్తాం ఫోర్ థర్టీ వరకు రం